భౌగోళిక వ్యవస్ వ్యత్యాసాలు భూమి నిర్మాణం వాతావరణ పరిస్థితులు ప్రాంతాల మధ్య వ్యత్యాసాలకు దారి తీశాయి ఆర్థిక వ్యవస్థలు ఒక ప్రాంతం వ్యవసాయ ఆధారంగా ఉండగా మరొక ప్రాంతం వాణిజ్య పరిశ్రమ పరిశ్రమల ఆధారంగా అభివృద్ధి చెందిందా సాంస్కృతిక భిన్నతలు భాషా ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల్లో తేడాలుంటాయి రాజకీయ పరిణామాలు కొంతమంది ప్రాంతాలు శక్తివంతమైన పాలకుల ఆధీనంలో ఉండగా మరికొన్ని ప్రాంతాలు స్వతంత్రంగా ఉన్నాయి నిర్మాణ సమాజ నిర్మాణం కులవర్గనం నిర్మాణాలు జనాభా విజయ విభజనలో వ్యత్యాసాలు ఉన్నాయి వాణిజ్య మార్గాలు వ్యాపార మార్గాలు నౌకాశ్రయాలు లేదా ప్రధాన రహదారులు కొన్ని ప్రాంతాలను అభివృద్ధికి దారి తీశాయి